హాలో గుడ్ మార్నింగ్ సార్ ఉన్నాయి సార్ రేపటితో క్లోజ్ అవుతుంది సార్ టెన్ ఉన్నాయి సార్ కాలేజ్ ఓ ట్వెంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా ఉంది సార్

బస్ ఫీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మంత్కి ఎస్ సార్ బాగానే ఉంటుంది సార్ ఆధార్ టు ఫోటోస్ మీరు చదువుకున్న మీ ఫోన్ నంబర్ మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ ఓకే సార్ రండి సార్ ఎవరీ మంత్ ఫస్ట్ ఫస్ట్ డే రావాలి సార్ మీరు అది కంపల్సరీ సార్ పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీ రాకపోతే మీ పిల్లల్ని ఇంటికి పంపించేస్తాం సార్ ఓకే సార్ నైన్ ఫోర్టీ స్కూల్ స్టార్ట్ అయ్యిది నైన్ ఫిఫ్టీ అయితే డోర్ క్లోజ్ చేసేస్తారు సార్ ఉండదు సార్ ఒకే సార్ థ్యాంక్ యూ సార్